గ్రీన్ వెజిటేబుల్స్ చాలా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి ఎందుకు అంటే మనం తినే వెజిటేబుల్స్లలో ముఖ్యమైనవి వెజిటేబుల్స్ అవి చాలా మనకు హెల్త్ పరంగా ఉపయోగపడి ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఉండడానికి గ్రీన్ వెజిటేబుల్స్ చాలా ఆరోగ్యానికి ఉపయోగపడుతున్నాయి ఇంకా కూరగాయలు పండ్లు ఏవైనా కానీ ఆరోగ్యంగా ఉండడానికి మనం తింటూ ఉంటాం